పాడడం మొదలు పెట్టాలి లేదా మెరుగుపరుచుకోవాలి అని అనుకునే వారికి నేను ఏమి సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే మొదట్లో పాటలు పాడడం అనేది ఏదో పనికిరాని పనిలా భావించడం కూడ భావించకూడదు వెళ్తూ వెళ్తూ ఇంకా మనం పాటలని చాలా బాగా పాడడం వలన మన స్వరాన్ని మనం మెరుగుపరుచుకున్నవారం అవుతాము పాటల్లో భావాన్ని నింపడం వలన తక్కువ పదాల్లో ఎక్కువ భావాన్ని చెప్పిన వారము అవుతాము మన మాటలకన్నా పాటల విధములో మనం చెప్పడం వలన ప్రజలకు చాలా సులభంగా అర్థమవుతుంది